చిత్తూరు జిల్లా ప్రజలు కొనసాగించే కొన్ని సాధారణమైన వృత్తులు ఉపాదాయాలు ఏంటంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లా వచ్చేసి వ్యవసాయం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అన్నమాట చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పంటలు ఏమంటే షుగర్కేన్ మామిడిపండు ఫ్రూట్ పల్ప్ గ్రైన్స్ శనగ కాయలు ఇవి ఎక్కువ పండిస్తారు చిత్తూరు జిల్లాలో దాని ద్వారా ఉపాదాయాలు పొందే కొన్ని వ్యాపార సంఘాలు ఏమిటంటే అమరాన్ బ్యాట్రీస్ చాక్లేట్స్ ఉత్పర్థులు ఆటోమొబైల్ బ్యాట్రీస్ న్యూట్రిన్ కాన్ఫెక్షన్స్ గ్రైనైట్స్ అండ్ ఐరన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఇవన్నీ వచ్చేసి ముఖ్యంగా ఈ వ్యవసాయం మీదే ఆధారపడున్నాయి చిత్తూరు జిల్లా ముఖ్యంగా వ్యవసాయం మీదే ఆధారపడి ఈ చెరుకు చెరుకు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఆ చెరుకు ఉత్పత్తి ద్వారా ఈ షుగర్ ఫ్యాక్టరీలు తర్వాత వచ్చేసి ఈ అమరాన్ బ్యాట్రీసు ఇవన్నీ వచ్చి వా షుగర్ ఆ షుగర్కేన్ ది ప్రొడక్షన్ వల్లే ఎక్కువ ఆధారపడి ఉంటుందన్నమాట మామిడి పండు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఎండాకాలంలో వచ్చేసి ఆ సమయంలో వచ్చేటి ఫ్రూట్ పల్ప్ తీసే ఫ్యాక్టరీలు దాని మీద ఆధారపడి ఉండే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది చిత్తూరు జిల్లా ఎక్కువగా చిన్ననాటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఈ వ్యా చిన్న వ్యాపారాలు వచ్చి ముఖ్యంగా ఈ వ్యవసాయం మీద ఆధారపడి శనగకాయలు అమ్మడము మామిడి పండ్లు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వాళ్ళు వచ్చేసి ఈ ఫ్యాక్టరీలకు తరలించడం ఇలా జరుగుతాయి అన్నమాట అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా ముఖ్యంగా ఉపాధి పొందేది వచ్చేసి ఈ వ్యవసాయం ద్వారానే అని నేను తెలియచేస్తున్నాను